నేను తారచుగా ఎక్కువగా పిక్నిక్కి వెళ్తూ ఉంటాను ఎందుకంటే నాకు నేను చేసే ఈ యొక్క పని తక్కువ ఎందుకంటే నేను ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి నాకు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా యొక్క చదువు అయిపోయాక తిరగడం కష్టం కాబట్టి నేను ఇప్పుడే ఎక్కువ తిరగడం అనేది ఇష్టపడుతూ ఉంటాను అందుకని నేను దాదాపు ఒక రెండు నెలలకు ఒకసారన్నా పిక్నికి వెళ్తూ ఉంటాను ఎందుకు అంటే స్నేహితులతో పిక్నిక్కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అలాగే పిక్నిక్కి వెళ్లి అక్కడ స్నేహితులతో గడపడమనేది నాకు చాలా ఆనందకరంగాను ఉంటుంది కాబట్టి నేను తరచుగా ఎక్కువ పిక్నిక్కి ఎందుకు వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే మా యొక్క ఊరికి దగ్గరలో ఈ యొక్క నరసాపురంలో బీచ్ ఒకటి ఉంటుంది సముద్రం అనేది ఉంటుంది పేరుపాలెం ఆ యొక్క ఊరిలో ఉంటుంది అక్కడికి నేనే కాదు చాలా మంది వెళ్తారు అక్కడ బీచ్లో స్నానం చేయడం అలాగే అక్కడే కొబ్బరితోట ఉంటుంది అక్కడ అందరితో స్నేహితులందరితో కూర్చొని బొంచేయడం చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క ఇంకా ఎంజాయ్ చేయడానికి మేము మారేడుమల్లి కూడా వెళ్తూ ఉంటాం అక్కడ జలపాతం చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది స్నానం చేస్తుంటే ఆ యొక్క ప్రకృతి నుంచి వచ్చే నీరు చాలా స్వచ్ఛమైన నీరు అందుట్లో చల్లగా ఉండి ఈ యొక్క స్నానాలకు చాలా బాగుంటుంది అక్కడ పిక్నిక్కి అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా పోతే ఎక్కడికైనా వెళ్ళకపోతే అప్పుడప్పుడైన పిక్నిక్ కోసం మేము ఏటి గట్టుకు వస్తూ ఉంటాం ఎందుకంటే ఈ ఏటి గట్టు పక్కనే ఈ యొక్క గోదావరి అనేది ఉంటుంది ఈ యొక్క అరటి తోటలు కొబ్బరి తోటలు అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఈ యొక్క ప్రదేశాలలో ఈ యొక్క పిక్నిక్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే స్వచ్ఛమైన ప్రకృతి గాలిలో మనము చాలా స్వచ్ఛంగా తిని సరదాగా ఆడుకొని చాలా సరదాగా ఎంజాయిమెంట్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది చాలా బాగా ఆడుకోవచ్చు చాలా వీక్షించవచ్చు కూడా ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం ఇది పిక్నిక్కి కూడా అందరితో కలసి సరదాగా గడపడానికి ఏటువంటి శబ్దాలు ఉండకుండా కేవలం మన మాటలు మాత్రమే వినపడేటటువంటి ప్రదేశాలు ఇవి అందరితో ఎక్కువగా నేను నా స్నేహితులతో తరచుగా ఎక్కువగా ఎళ్ళేది ఏంటంటే పేరుపాలెం బీచ్ ఈ బీచ్ కి అయితే నేను తరచుగా ఎక్కువగా వెళ్తాను అలాగే అరకు కూడా నేను అప్పుడప్పుడు పిక్నిక్కి వెళ్తూ ఉంటాను ఎందుకంటే అక్కడ బొర్రా గుహలు అనేటిది సంప్రదాయకంగా చాలా చుడనాశ్చర్యంగా చూడాస్పదంగా ఉంటుంది కాబట్టి నేను అరకు కూడా వెళ్తూ ఉంటాను కాకపోతే అది దూరం వల్ల నా చదువుకు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క పేరుపాలెం అలాగే మరెడుమల్లి ఈ యొక్క ఊర్లు ఎక్కువగా నేను తరచుగా పిక్నిక్కి వెళ్తూ ఉంటాను ఎందుకంటే అక్కడి యొక్క ప్రదేశం అలాగే అక్కడి వాతావరణం కూడా చాలా బాగుంటుంది చుట్టూ మొత్తం ప్రకృతి చెట్లు అలాగే మనం దార్లో వెళ్తూ ఉంటుంటే కోతులు ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క కోతులు మనం ఏదైనా ఆహారం ఇస్తాం ఏమోనని ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రదేశం కూడా చాలా బాగుంటుంది అలాగే ఆ యొక్క రోడ్డు మార్గం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మారెడుమల్లి వెల్లేటువంటి ఈ యొక్క ప్రయాణం కూడా చాలా అద్భుతంగా వెళ్ళే దారి నుంచి మనం బయటకి కిటికీ నుంచి చూస్తూ ఉంటుంటే మనం వాహనం నుంచి ఈ యొక్క ప్రకృతి అలాగే చూడడానికి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్కడన్న కూర్చొని ఆ కొండ ప్రాంతంలో వీక్షించడానికి కూడా చాలా అద్భుతంగా చూడడానికి కూడా చాలా రిలి రిలాక్స్ అవచ్చు అలాగే సేదతీర్చడానికి మంచి మంచి ప్రదేశం కూడా అదని నేను అందుకనే ఎక్కువగా మారెడుమల్లి ఈ యొక్క పేరుపాలెం కూడా వెళ్తూ ఉంటాను